మా ప్రాంతంలో పేరున్న స్కూల్ పేరు జిల్లా పరిషత్ హై స్కూల్ ఆ స్కూల్లో చేర్పించడానికి అందరూ తల్లిదండ్రులు చాలా బాగా ఇష్టపడతారు ఎందుకంటే ఆ పాఠశాలలో పిల్లల్ని ప్రత్యేక శ్రద్ధతో వహించి పిల్లలందరికీ మంచి నాణ్యమైన విద్యను బోధిస్తారు మరియు వాడు వారు ఆడుకోవడానికి ఆట మైదానాన్ని మరియు ప్రతి ఒక పిల్లపైన ప్రత్తేక ప్రత్యేక పర్య ప్రత్యేక పర్యవేక్షణ కూడా నిర్వహిస్తారు మరియు వారి యొక్క మధ్యాహ్న భోజన పథకం కూడా చాలా బాగుంటుంది వారు స్కూల్లోనే ఇంటి వాతావరణాన్ని కల్పిస్తారు చాలా ఆనందంగా ఉంటారు పిల్లలందరూ మరియు దానిలో మాకు నచ్చే విషయం వచ్చేసి పిల్లలు మానసిక వికాసానికి మరియు వాళ్ళు ఎదుగుదలకు తోడ్పడే గ్రంథాలయాన్ని కూడా వారు ప్రొవైడ్ చేశారు ఎంతయినా బయట స్కూళ్ళకు వెళ్ళీ పెద్ద నగరాలకి వెళ్ళీ పిల్లల్ని చదివించాలంటే తల్లిదండ్రులకు మరియు చదువుకోవాలని పిల్లలకి చాలా ఆసక్తిగా ఉంటుంది ఎందుకంటే పెద్ద స్కూల్లలో నాణ్యమైన విద్యను బోధిస్తారు అని అందరు అనుకుంటూ ఉంటారు అందువల్ల మన పెద్ద నగరాల్లో స్కూళ్ళకు వెళ్ళీ పిల్లలిని చదువుకోవాలంటే చాలా ఇష్టపడతారు మరియు వారియొక్క నా భవిష్యత్తు కూడా బాగుపడుతుందని అందరూ అనుకుంటారు